కుట్లు అల్లికలు నేర్చుకోవడానికి మగ పిల్లలు ఆసక్తి ఎందుకు చూపరు అంటే వాళ్ళు ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక సహనం వాళ్ళకుండదు కాబట్టి నేర్చుకోరు సో ఎందుకంటే ఆడవాళ్ళు ఏదన్నా నచ్చితే చెయ్యాలని ఆసక్తి చూపుతారు మగ పిల్లలు అట్ల చూయించరు ఆడవాళ్ళకు ఎవరి వేరేవాళ్ళ ఎదన్నా బ్లౌజు అదేదో ఫంక్షన్లకి ఏసుకుంటే వాళ్ళది చూసి వచ్చే వెంటనే అలాంటివి చేయించు చేసుకోవాలి అన్న ఆసక్తి తొందరగా కలుగుతుంది చేసుకునే దాకా వదిలి పెట్టము మగవాళ్ళకు అలాంటిదేమా ఉండదు అందుకోసమే మొగవాళ్ళు ఏం చెయ్యలేరు ఇంట్రస్ట్ ఉండదు వాళ్ళకి చెయ్యాలని వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు కాకపోతే కుట్లు అల్లికలు చెయ్యరు వాళ్ళు

అది